విజయనగరంలో మహారాజుల కోట ఉంది అలాగే ప్రసిద్ధి చెందిన రామతీర్థంలో రాములవారి గుడి ఉంది అలాగే బొబ్బిలిలో బొబ్బిలి కోట కూడా ఉంది భీమసింగిలో కోరుకొండ ర్యాలీస్ ఉంది అలాగే ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి దేమ దేవాలయం కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఆ దేవాలయం అనేది ఉన్నది ఎస్ కోటలో పుణ్యగిరి దేవాలయం ఉంది అది శివుని దేవాలయం విజయనగరం జిల్లాలో గురుజాడ అప్పారావు గారి లైబ్రరీ ఉంది అలాగే గొర్రె అప్పారావు గారి కళ్యాణ వేదిక కూడా ఉంది జనం తరచుగా వచ్చి విజయనగరంలో ఐనోక్స్ లేదా ఎన్జీ రోడ్ లేదా రాజీవ్గాంధీ స్టేడియం లేదా షాపింగ్ మాల్స్ అంటూ విజయనగరంలోనే అన్ని చోట్లకు వెళ్తూ ఉంటారు విజయనగరంలో సాలూరు సాలూరులో అల్లూరి వాటర్ఫాల్స్ అనేవి ఉన్నాయి